ఇటీవలి కాలంలో నా ఇంటర్నెట్ వినియోగం గణనీయంగా పెరిగింది వీడియో కాల్స్ ఆన్లైన్ క్లాసులు స్ట్రీమింగ్ సేవలు మరియు వర్క్ ఫ్రమ్ హోమ్ అవసరాల వల్ల ప్రస్తుతం ఉన్న బ్రాడ్బ్యాండ్ ప్లాన్ నన్ను పూర్తిగా సంతృప్తిపరచడం లేదు ఫలితంగా ఇంటర్నెట్ వేగం నన్ను ఆపేయడంతో పని విఘాతం కలుగుతోంది అందుకే నా పెరిగిన వినియోగాన్ని దృష్టిలో ఉంచుకొని నా బ్రాడ్బ్యాండ్ ప్రొవైడర్గా మీరు ఏవే ఏవేగా వేరియంట్లు అందిస్తున్నారో తెలుసుకోవాలని అనుకుంటున్నాను దయచేసి ప్రస్తుతం నా ప్లాన్ను ఏ వేగంతో అప్గ్రేడ్ చేయగలము మరియు దానికి ఖర్చు మరియు ప్రయోజనాల గురించి వి వివరించగలరా